నేను సందీప్ వాళ్ళ పేరెంట్ని సందీప్కి టూ డేస్ లీవ్ కావాలి సార్ అంటే మేము తిరుపతికి మొక్కుకున్నాము సార్ అందుకని అంటే వన్ వీక్ ఉంది కదా సార్ అంటే మేము తిరుపతికి వెళ్ళాలని మొక్కుకున్నాము సార్ అందుకని అంటే సార్ని అడగండి సార్ ప్రిన్సిపాల్ సార్ని అంటే తిరుపతికి అని అంటే మేము తిరుపతి అని మొక్కుకున్నాం సార్ అందుకే ఒకటి అంతే ఇంకేం లేదు ప్రిన్సిపల్ సార్ని అడిగి చెప్పండి సార్ ఒకసారి అంటే ఇప్పుడు మొక్కుకున్నాం కదా సార్ అందుకే అడుగుతున్నాను లేకపోతే అడిగే దాన్ని కాదు ఒకసారి అడగండి సార్ అడిగి చెప్పండి ఏదో ఒకటి ఏంటి సార్ సరే సార్ చెప్తాను సార్ సరే సార్ సరే సరే